నాకు కాకుండా మా పిల్లలు ఎక్కువగా తోట పని చేస్తారు నా భార్య కూడా ఎక్కువగా తోట పని చేస్తుంది కుటుంబం అంతా కూడా ఎప్పుడు తోట పని చేస్తూ ఉంటాం ఉదయం సాయంత్రం వేళలో నేను ఎంతగా ఎక్కువగా చేస్తానో మా అబ్బాయి కూడా అంతగానే చేస్తాడు నాకు ఎంత ఇష్టమో వాడికి అంతె ఇష్టము నేను మా తాతయ్య గారి నుంచి సలహాలు తీసుకుని ఈ తోట పని అనే దాన్ని చేస్తూ ఉంటాను అలాగే మా అబ్బాయికి కూడా ఎక్కువగా తోట పనికి ఇష్టపడతాడు వాడు నన్ను సలహాలు అడుగుతూ ఉంటాడు నేను లేని టైంలో కూడా తోటను చూసుకుంటాడు నాకన్నా ఎక్కువగా మొక్కలు నాటేసి ఎక్కువగా గార్డెన్నింగ్ అది చేస్తాడు చాలా బాగా చేస్తాడు